ఒకరు విద్యలో సాధించడానికి ఆర్థిక ఆర్థిక స్థితి అనేది అసలు అడ్డంకినే కాదు ఎందుకంటే విద్య అనేది ఆర్థిక విషయానికి సంబంధించినది కాదు జ్ఞానం ఉన్నవాడు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా పైకి రాగలడు ఖచ్చితంగా రాణించగలడు డబ్బున్నవాడు అన్ని విషయాలు కొన్ని విషయాల్లో రాణించగలడమో కానీ అన్ని విషయాల్లో రాణించలేడు కానీ జ్ఞానం ఉన్నవాడు మంచి వాటిలో రాణించడానికి అవకాశం ఉంటుంది ఆ జ్ఞానం అనేది మనలను నిలబెట్టేదిగా ఉంటుంది కాబట్టి ఇతరుల ఎదుట అది మనల్ని నిలబెడుతుంది మనల్ని తక్కువ చేయకుండా అది హెచ్చించే విధంగా ఉంటుంది జ్ఞానం ఉన్నట్లయితే విద్యలో ఖచ్చితంగా ముందుకి రాగలము